హలో రెస్టారెంట్ అండి నా పేరు రోహను ఒక అరగంట ముందు నేను ఆర్డర్ చేశాను ఫుడ్ నాకు ఆ ఆర్డర్తో పాటు కొన్ని పానీయాలు డ్రింక్స్ కావాలండి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి కోక్ జ్యూస్ మజ్జిగా ఉన్నాయా అండి డ్రింక్స్ ఉన్నాయా అండి ఓకే అం అదే నా ఆర్డర్తో పాటు నాకు కొంచెం ఒక ఐదుగురికి జ్యూస్ కూడా పంపించండి ఆ ఆర్డర్కి నాకు ఈ ఐదు జ్యూస్ మూడు కోకు యాడ్ చేసి నాకు మొత్తం మనీ ఎంత అయిందో చెప్తే నేను మీకు ఫోన్పే చేస్తాను దాంతోపాటు వచ్చేయండి అవునండి సేమ్ అడ్రస్సే సేమే మీరు పంపించేయండి త్వరగా నేను అమౌంట్ మీకు ఫోన్పే చేస్తాను ఎంత అయిందో మీరు నాకు మెసేజ్ చేయండి ఓకే అండి ఉంటానండి